హలో ఎవరు అండి సార్ చెప్పండి సార్ అవును

ఓకే సార్ ఒక్క నిమిషం ఏ డేట్న అండి మీ వెడ్డింగ్ నెక్స్ట్ మంతా వచ్చే నెల ఇరవై మూడుని ఓకే అండి రైట్ అండి ఎక్కడ అండి పెళ్ళి సరే అండి సార్ అది మీకు ఫోటోగ్రఫీతో కావాలా లేదంటే మీ అదే మీ ఏ బడ్జెట్ మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే లైక్ లోగా వెళ్ళాలా మీడియం వెళ్ళాలా హై రేంజ్లో వెళ్ళాలా అంటే మీరు ఒక వేసుకుంటారు కదా లైక్ మోడల్సు మీకు ఏ ప్రకారంగా కావాలి అంటే కనుక నాకు చెప్తే నేను మీకు బ్రౌచర్ పంపిస్తాను అండి వాట్సాప్లోని దాని ప్రకారంగా మనం మాట్లాడదాము అంటే మీకు ఫోటోగ్రఫీ నీడ్ అయితే కనుక చెప్పండి మా దగ్గర ఉన్నారు విత్ ఫోటోగ్రఫీతోనే ఇంక్లూడింగ్ అన్నీని సరే అండి సార్ మీకు ఫ్రీ వెడ్డింగ్ షూట్ ఇవన్నీ అయిపోయాయా లేదంటే ఇంక్లూడింగ్ దాంతో కూడా కావాలా సార్ అదే సార్ ఓకే మీ బడ్జెట్ ఎంత సార్ అది బడ్జెట్ బట్టి నేను కొటేషన్ ఇవ్వగలను మీకు య ఆ బడ్జెట్లో ఏమేమి వస్తున్నాయి అనేసి అంతే అని చెప్పలేము సార్ అది అంటే ఇప్పుడు మీరు లైక్ అదే వైజాగ్లోనే షూట్ పెట్టుకుంటాను అంటే ఒక ప్రైస్ అవుతుంది లేదా మీ సాంగ్ షూటు ఇంటర్నేషనల్గా వెళ్ళి లేదంటే బ్యాంకాక్ కానీ అటు ప్రక్కకి వెళ్ళడానికి ఒక రేటు ఉంటుంది అదే మీ బడ్జెట్ బట్టి ఈ బడ్జెట్లో ఇంత అయిపోవాలి అని చెప్తే కనుక నేను కొటేషన్ ఇవ్వగలను సార్ నా దగ్గర లేదు అంటే మా ఇంస్టాగ్రామ్ పేజ్ ఉంది కదండి ఒకసారి మీరు ఒకసారి చూడండి నీకు ఒ కొన్ని బ్రౌచర్స్ మూడు పంపుతాను వాట్సాప్లోని అది చెక్ చేసి మీరు చు సరే సార్ ఓకే అండి సరే అండి రైట్ మీ పేరు అండి గుడ్ నేమ్ ఏంటి అండి ఓకే అండి రైట్ అండి థ్యాంక్ యూ మీకు ఫార్వర్డ్ చేస్తాను అండి ఇప్పుడే సరే సార్ సరే సార్ సార్ బ్రైడ్ ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ అండి ఇప్పుడు పె పెళ్ళి కూతురికి కూడా ఫోటో షూట్ చేయాలా అవతలపక్క సరే సరే ఓకేను అండి సరే సార్ సరేనండి ఓకే అండి సరేనండి నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను అండి ఒకసారి డీటెయిల్స్ అన్నీ మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి